నమస్తే అండి ఆ నేను మీ కోసమే చూస్తున్నాను అండి అసలు పిల్లాడి పద్దతి అసలు ఏమీ బాగా లేదు అండి పిల్లవాడు అసలు టైంకి రాడు అండి మీరు ఎన్ని గంటలకు పంపుతున్నారో తెలీదు కాని ఇంటి దగ్గర తొమ్మిదింటికి స్కూల్ అంటే అసలు పది దాట వేసినా కూడా రాడు అండి

ఏమో అండి అసలు స్కూలుకి వచ్చేటప్పటికి పది దాటేస్తుంది అందులోనూ రౌడీలా ఉంటున్నాడు అసలు పిల్లవాడు చదువు కాని అసలు ఏమీ లేదు మొన్న హాఫ్ యర్లీ ఎగ్జామ్స్ జరిగాయి అందులో అసలు అన్నీ ఫెయిల్ అయిపోయాడు మీకు రిపోర్ట్ కార్డు పంపించాం మీరు అయినా సైన్ చేసి పంపించేశారు మీరు ఎలా సైన్ చేసారో అర్దం కాలేదు మీ సైన్ ఏ అంటే పిల్లవాడే చేసేసి ఉంటాడు అండి చెప్తున్నాను కదా దారుణంగా తయారయ్యాడు అండి పిల్లవాడు అదే అండి అసలు యూనిఫార్మ్ సరిగ్గా వేసుకుని రాడు షూస్ వేసుకుని వస్తే టై వేసుకుని రాడు టై వేసుకుని వస్తే బెల్టు పెట్టుకుని రాడు అసలు చెప్పిన మాట వినడు అసలు టీచర్స్ మీద ఎదురు తిరుగుతాడు ఏమైనా అన్నా కూడా క్లాస్ టీచర్ గారిని అసలు చాలా ఆటలు ఆడించేస్తున్నాడు అంట అసలు ఏం అడిగినా కూడా సమాధానం చెప్పటం లేదు అంట లేకపోతే ఏద్ చేతిలో ఏమన్నా ఉంటే అది విసురుతున్నాడు అంట చాలా దారుణంగా ఉంటున్నాడు అంట తన తోటి విధ్యార్థులని ఏమో కొడుతున్నాడు అంట అస్తమానం ఆ చాలా ఇబ్బందిగా ఉంది ఇలాగా అయితే డిబార్ చేసేద్దాం అనుకుంటున్నాం మిమ్మల్ని కనుక్కుందాం ఒకసారి అని చెప్పి మిమ్మల్ని పిలిపించాం మేడం

అవును తీసుకోవాలి అండి అసలు ఎందుకు అంటే ఇపుడు ఫోన్లు బాగా అలవాటు అయిపోయాయి అందరికీ అందుకే ఇంకా ఫోన్లో ఎలాగ అయితే వాళ్ళు ఇది అవుతున్నారో బయట వీళ్ళు కూడా అలానే చేయాలి అనుకుంటున్నారు మీరు కూడా ఇంటి దగ్గర భయం చెప్పాలి అండి వాళ్ళ డాడీతో గట్రా చెప్పండి కొంచెం గట్టిగా భయం చెప్పమని అంటే ప్రతీది మీరు ఇచ్చేస్తున్నారు కదా తనకి ఫోన్ కావాలంటే ఫోన్ ఇచ్చేస్తున్నారు ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్ కొని ఇచ్చేస్తున్నారు అన్నీ ఇచ్చేయడం వల్ల ఏమైందంటే నేను ఏం చేసినా పరవాలేదు అని అనుకుంటున్నాడు అండి మీరు కూడా కొంచెం భయం చెప్తే బాగుంటుంది చదవమని మేము అదే భవిష్యత్తు పాడైపోతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాము డిబార్ చేసేద్దాం అంటే పిల్లవాడికి ఆ ఫోన్ మానిపించేయండి

అలాగే అండి ఆ తప్ తప్పకుండా నేను కనుక్కుంటాను వాళ్ళ క్లాస్ టీచర్ని సరే అండి ఓకే థాంక్స్